మనం మొదటిగా స్టాంపులు ఉపయోగిస్తాం ఏ స్టాంపులంటే రెవెన్యూ స్టాంపులు మనం ఏదన్న ఒక లెటర్ లేదా ఒక అప్లికేషను ఎక్కడికైనా మనం పంపించేటప్పుడు ఆ రెవెన్యూ స్టాంపులు మనం తీసుకుని వాటికి అతికించి ఆ రెవెన్యూ స్టాంపులో అతికించిన మూలంగా ఆ యొక్క కవర్ వాళ్ళకి సురక్షితంగా అందుతాయి నాణ్యాలు వెండి వెండి నాణ్యాలు బంగారు నాణ్యాలు ఎంత ఇప్పుడు బాగా ఉన్న వాళ్ళు బంగారు నాణ్యాలు తీసుకుంటారు అదే వెండి నాణ్యాలు ఏదో కొద్ది కొద్దిగా లేని వాళ్ళు తీసుకుని వాళ్ళ యొక్క సిద్ధాంతం ప్రకారంగా ఇంట్లో పెట్టి అదే రాళ్ళు వాళ్ళ పేరుకు తగ్గ రాళ్ళు తీసుకుంటారు ఆ పేరుకు తగ్గ రాళ్ళు తీసుకొని వారి యొక్క చేతి ఉంగరాలకి పెట్టుకొని వాళ్ళు నమ్మకంగా ఉండాలి ఈరో ఈ ఈరోజు కూడా ఈ యొక్క ఈ మూడు కూడా మనం తెలుసుకుని మనకి అవి ఎంతవరకు ఉపయోగపడతాయంటే చాలావరకు మనకి ఇవన్ని కూడా ఎక్కువగా ఉపయోగపడేది స్టాంపులు ఎక్కువగా మన ఏదన్న చిన్న చిన్న భూములు కొనుక్కున్న ఏది కొనుకున్నా ఒక కవరు ఒక లెటరు ద్వారాగా మనం ఇది ఇది పంపించుకున్న ఈ యొక్క స్టాంపులు చాలా విలువైనవి విలువైనవి అది రాళ్ళు నాణ్యాలు కూడా మనకే మన యొక్క మన యొక్క మనకి మనసుకి కలిగినవి మనకి విలువ మనం ఆ ఉ మనం ఒక్క నమ్మిన వాటికి రెండాట్లకి కూడా కొద్దికొద్ది విలువ మనకి చూపిస్తుంది